హలో మాంసా రెస్టారెంట్ వాళ్ళండి మాకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కావాలి చికెన్ బిర్యానీ నూడల్స్ షిఫ ఫిష్ కర్రీ మటన్ గోంగూర అలాంటివి కావాలి అలాగే కూల్ డ్రింక్స్ కూడా కావాలి అలాగే మీరు వాడి పడేసిన పాత్రలు కూడా పంపండి మా ఆర్డర్తోపాటు చెంచాలు ప్లేట్లు గ్లాసులు కూడా పంపండి